దీనికి నేను మొదటిగా ఓలా ఊబర్ యాప్ను ఓపెన్ చేసి ఫాస్ట్ రైడ్స్ అని క్లిక్ చేస్తాను అండి అక్కడ డ్రైవర్ కానీ నెంబర్ ఉంటుంది అక్కడ అక్కడి నుంచి ఫోన్ చేస్తాను అక్కడ తగకుంటే కస్టమర్ సర్వీస్కి ఫస్ట్ ఫోన్ చేస్తాను అండి ఇలా జరిగింది అని విషయం హలో కస్టమర్ సర్వీసా అండి నేను గత రైడ్లో నా బ్యాగ్ నా బ్యాగ్ అందులో మర్చిపోయాను దాంట్లో చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి అండి ప్లీజ్ దయచేసి ఆ ఆటో డ్రైవర్ గారికి కనెక్ట్ చేస్తారా నేను వాళ్ళతో మాట్లాడతాను